హలో సెల్వం సూపర్ మార్కెట్ సెల్వం సూపర్ మార్కెట్కి స్వాగతమండి చెప్పండి చెప్పండి ఏం కావాలి పెరుమాళ్ స్ట్రీటా మేం మేము కొంగారెడ్డిపల్లి అండి కొంగారెడ్డిపల్లి సెల్వం సూపర్ మార్కెట్ చిత్తూరు ఆ లిస్టు చెప్తారా అంటే మీరు ఆన్లైన్ ద్వారా కొనాలని అనుకుంటున్నారా ఆఫ్లైన్ ద్వారానా ఆన్లైన్ అయితే చే చెప్తాను చూడండి సెల్వం సూపర్ మార్కెట్ డాట్ కోమ్ అనే వెబ్సైట్ ఉందండి మనది ఆ వెబ్సైట్లోకి పోయినారంటే మీకు ఏ టు జెడ్ ప్రతి ఒక్క వస్తువు మీకు దొరుకుతుందండి మీరు కావాలనుకున్నది ఆ బిగ్ బిగ్గా అంటే పెద్ద పెద్ద వస్తువులు ఫ్రిడ్జ్ ఎసీ అలంటివి కావాలి అంటే మన డైరెక్ట్గా మన షాప్ దగ్గర అప్రోచ్ అవచ్చు అండి మీరు చిన్న చిన్న ఐటెంస్ కావాలంటే మీరు మన వెబ్సైట్ లోనే కొనుక్కోవచ్చు అంటే ఫ్రీ డెలివరీ అండి అలాగే ఆ ఆ యొక్క ఇప్పుడు సంతూర్ మీరు మూడు కొనుక్కున్నారంటే ఒక పెన్ను గిఫ్ట్గా ఇస్తామండి అంటే అది ఒక ఫ్రీ అన్నమాటండి సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు మీరు డబల్ డబల్గా కొన్నారంటే ఎదో ఒక ప్రోడక్ట్ దానికి ఫ్రీగా మేము ఇస్తామండి ఆ చెప్ చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి ఓహ్ ఓకే అండి సన్ఫ్లవర్ ఆయిల్ ఉప్పు ఒక రెండు కేజీలు పుట్టగొడుగులు ఓకే అండి ఇప్పుడు ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఇప్పుడు మీరు ఆ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తారా అండి ఓకే అండి మా క్యూఆర్ కోడ్ వచ్చి ఆ ఫోన్పే లేదండి మాకు అంటే ఫోన్ నెంబర్ లేదు క్యూఆర్ కోడ్ మేము మీకు పంపిస్తాము మీరు స్కాన్ చెయ్యండి చాలు

ఆ ఓకే అండి ఓకే అండి స్కాన్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది మీ యొక్క ఆ అదే చెప్పండి పెరుమాళ్ స్ట్రీట్ అన్నారు ఆ మళ్ళీ ఫార్టీ ఫైవ్ డ్యాష్ త్రీ ఫిఫ్టీ ఓకే అండి మీకు ఇప్పుడు ఎంత అవుతుంది ఆ వన్ తర్టి అవుతుందండి యా త్రీ ఓ క్లాక్ అంతా మీకు వస్తుందండి త్రీ ఓ క్లాక్ ఓకేనా అండి ఆ త్రీ ఓ క్లాక్కి వస్తుంది మా యొక్క డ్రైవరు మీకు కాల్ చేస్తాడు అమౌంటా ఓ మర్చిపోయానండి సారీ అండి అమౌంట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి డిస్కౌంటు డిస్కౌంటు వేసుకుంటే త్రీ థౌజండ్ అండి మొత్తం అమౌంట్ త్రీ థౌజండ్ ఓకే అండి ఇంకా ఇంకేమైనా ఓ త్వరగా షార్ప్ ఒక త్రీ ఓ క్లాక్కి మే డ్రైవరు కాల్ చేస్తారు మీరు మీ మొబైల్ దగ్గర పెట్టుకోండి ఇంకేమైనా మీకు ఇంకేమైనా కావాలా అండి ఇంకేమైనా వస్తువులు కావచ్చు సెల్వం సూపర్ మార్కెట్ అనేవి చాలా బ్రాంచ్లు ఉన్నాయి చాలా చాలా దగ్గర

ఓకే ఓకే అండి తప్పకుండా అండి ఆ ఇరవై నాలుగు గంటలు సర్విసు అవైలబుల్ అండి ఫ్రీ డెలివరీ అండి మీరొకసారి మన షాప్కి వచ్చి ఒకసారి మీరు చూసారంటే మీకే తెలుస్తుందండి ప్రాడక్ట్ యొక్క క్వాంటిటీ క్వాలిటీ అనేవి అవునండి అవునండి మీరెప్పుడు రాకపోతే ఒకసారి వచ్చెయ్యండి ఇక్కడే కొంగారెడ్డిపల్లి దగ్గరే ఉన్నామండీ షాపు ఆ ఎవరు అడిగినా చెప్తారండి ఓకే అండి థాంక్ యూ ధన్యవాదాలు